హలో చెప్పండి నమస్తే మీరు మాంటిస్సోరి హై స్కూల్కి స్వాగతం మీకు అడ్మిషన్ ప్రక్రియ గురించి వివరంగా చెప్తాము మీకు ఎల్ కే జీ సీట్ కావాలి అని చెప్పారు కదా ఆయన ఏజ్ ఎంత బాగుంది ఎల్ కే జీ అడ్మిషన్ కోసం మీ పాపకు మినిమమ్ త్రీ ఇయర్స్ అవసరం మీకు అడ్మిషన్ కోసం మినిమమ్ మూడు ఏళ్లు అవసరం మీకు ఎలిజిబిలిటీ ఉంది మరి ఫోర్త్ స్టాండర్డ్ అడ్మిషన్కు చైల్డ్ ప్రీవియస్ స్కూల్ ఏమిటో చెప్పరా ఆ మీ ఫోర్త్ స్టాండర్డ్ హలో మీ ఫోర్త్ స్టాండర్డ్ అబ్బాయి కోసం అడ్మిషన్ తీసుకుంటున్నారు కదా దానికి స్కూల్ ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ చెప్పరా ఓకే మంచిది ఫోర్త్ స్టాండర్డ్ అడ్మిషన్కి టీ సీ మరియు ప్రీవియస్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కంపల్సరీ కానీ ఫస్ట్ మీ పిల్లలు ఇంటరాక్టివ్ అసైన్మెంట్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఎల్ కే జీకి సింపుల్ ఇంట్రాక్షన్ ఉంటుంది జస్ట్ రైమ్స్ కలర్స్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది ఫోర్త్ స్టాండర్డ్కి ఇంగ్లీష్ మ్యాథ్స్ జనరల్ నాలెడ్జ్ వీటిలో బేసిక్ టెస్ట్ ఉంటుంది ఇంకేమైనా అడగాలి అనుకుంటున్నాారా అయితే ధన్యవాదాలు తప్పకుండా చెప్తాం ఎల్ కే జీ అడ్మిషన్ ఫీ ఇరవై ఐదు వేలు యాన్యువల్ ఫీ నలభై వేలు ఫోర్త్ స్టాండర్డ్ అడ్మిషన్ ఫీ ముప్పైవేలు ఏడాది ఫీ యాభై వేలు ధన్యవాదాలు